తెలుగు భాషను కాపాడడానికి ప్రోత్సహించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటిలో చెప్పుకో దగ్గ విషయాలు ఏంటంటే విద్యాసంస్థల్లో తెలుగు భాషను ప్రోత్సహించడం తెలుగు భాషను ఒక అది అధికారిక భాషగా ప్రకటించి దానిని విద్యాసంస్థల్లో బోధించటం ద్వారా తెలుగు భాషను కాపాడవచ్చు తెలుగు భాషలో పాఠ్యపుస్తకాలు పాఠ్యాంశాలు సిలబస్లను రూపొందించటం ద్వారా తెలుగు భాషను విద్యను ప్రోత్సహించవచ్చు తెలుగు భాషలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం తెలుగు భాషలో సినిమాలు నాటకాలు టెలివిజన్ కార్యక్రమాలు సంగీత నృత్య ప్రదర్శనను నిర్వహించటం ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించవచ్చు ఇవి తెలుగు భాషపై ప్రజలకు ఆసక్తిని పెంచుతాయి తెలుగు భాషలో సాహిత్యాన్ని ప్రోత్సహించడం తెలుగు భాషలో కవితలు కథలు నవలలు వ్యాసాలు వ్యాఖ్యానాలు వంటి సాహిత్యాన్ని ప్రోత్సహించటం ద్వారా తెలుగు భాషకు కొత్త ఊపిరి లభిస్తుంది తెలుగు భాష నైపుణ్యాలను అభివృద్ధి చేయడం తెలుగు భాషలో మాట్లాడటం రాయడం వినడం చదవడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు భాషను కాపాడవచ్చు జనం ఈ ప్రయత్నాలలో పాల్గొనడానికి తెలుగు భాషలో మాట్లాడటం రాయడం వినడం చదవడం వంటి అలవాట్లను అలవర్చుకోవడం ఇది తెలుగు భాషను కాపాడడానికి చాలా ముఖ్యం తెలుగు భాషలోని సాహిత్యాన్ని సంస్కృతిని ప్రోత్సహించడం పుస్తకాలు సినిమాలు నాటకాలు సంగీత నృత్య ప్రదర్శనలు వంటి తెలుగు భాష అంశాలను ప్రోత్సహించటం ద్వారా తెలుగు భాషకు మద్దతు ఇవ్వచ్చు తెలుగు భాష సంస్థల్లో సభ్యులుగా చేరడం తెలుగు భాషను కాపాడడానికి ప్రోత్సహించడానికి పనిచేస్తున్న సంస్థల్లో సభ్యులుగా చేరి వారి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వచ్చు తెలుగు భాష ఒక పురాతన సంపన్న భాష దాన్ని కాపాడడం మనందరి బాధ్యత ఈ ప్రయత్నాల్లో పాల్గొనడం ద్వారా మన తెలుగు భాషను తరాలకు సంరక్షించవచ్చు